పొలంలో పండిన పంటలు తర్వాత మేము జరుపుకునే పంటలకి సంబంధించి పండగలు ఏమైనా ఉంటాయి అంటే వరి పండించిన తర్వాత వరి వరి ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం అనేవి ఇంటికి వచ్చిన తర్వాత మేము సంక్రాంతి అనేది జరుపుకుంటాము ఆ వడ్లు అందరికి దానం చేస్తు వా సంక్రాంతి అనేది జరుపుకుంటాము అదేవిధంగా నువ్వులు పండించిన తర్వాత ఆ నువ్వుల్ని శుభ్రం చేసుకుని నాగుల చవితికి చిమ్మిడి తయారు చేసుకుని నాగుల చవితి పుట్టలో వేయడానికి కానీ మేము తినడానికి కానీ అవి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయి కాబట్టి చాలా విధాలుగా వంటలు తయారు చేసి వాటిని ఉపయోగించి పండగ చేసుకుంటాము